దక్షిణ భారతదేశంలో భారీ వర్షపాతం మరియు హిందూ మహాసముద్రం అందమైన పండ్లు మరియు కూరగాయలు సమృద్ధిగా పెరుగుతాయి తీరం సాటినెస్ ఇండియన్ సల్మాన్ రొయ్యలు మరియు ట్రోనాతో సహా రుచికరమైన సముద్ర ఆహారాన్ని అందిస్తుంది దక్షిణ భారత వంటకాలు తరచుగా శాకాహార లేదా పెస్కోటేరియన్ ఆధారితంగా ఉంటాయని గమనించవచ్చు వంట ఏజెంట్గా ఉష్ణమండల కొబ్బరిపాలను తరచుగా కూరల తయారీకి ఉపయోగిస్తారు సుగంధ ద్రవ్యాల విషయానికి వస్తే దక్షిణాది వంటకాలు సాంబార్పొడి చింతపండు దాల్చినచెక్క ఆవాలు యాలకులు జాజికాయ క్లోవర్ మరియు కరివేపాకు ఇలాంటివి ఉపయోగిస్తారు ఉత్తర భారతీయ ఆహారం ప్రధా ప్రకారం సీ ఫుడ్ మరియు కూరగాయలను కంటే మాంసం మరియు పాలను మరియు పాలను వారి వంటకాలతో కేంద్రంగా ఉపయోగిస్తుంది కొబ్బరి పాలతో పాటు దక్షిణభారతదేశాన్ని మసాలా దినులను సానళ్లు ఉత్తర భారతదేశం మరియు ఎండిన మెంతులు వంటి తేలికపాటి వాటితో భర్తీ చేయబడుతుంది మాంసాలు కూరగాయలు సుగంధ ద్రవ్యాలు మరియు సహస్రాన్ని ఎంచుకున్న తర్వాత ఉత్తరభారతీయులు తరచుగా స్లాట్ బ్రెడ్తో తమ భోజనాన్ని ఆనందిస్తారు ఉత్తరాది రాష్ట్రాలలో గోధుమలు పుష్కలంగా పెరుగుతాయి అలాగే కందులు టమాటాలు ఎర్రగడ్డలు ఇలాంటివి అన్నీ కూడా చాలా బాగా ఉపయోగిచుకుంటూ ఉంటారూ